నేటి సమాజం సాంకేతికత ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని అంటే సమాజానికి హానికరంగా ఇలాగే కమ్యూనికేషన్కి హానికరంగా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కూడా పిల్లలు ఇష్టపడట్లేదు సాంకేతికత ఆ విధంగా ప్రభావితం చేస్తుంది